హలో డేవిడ్ కార్ ఏజెన్సీ ఏనా అండి అంటే మాకు ఒక ఎనిమిది మంది పట్టే ఒక వెహికల్ కావాలి నలుగురికి అయితే మా పట్టే వెహికల్కి ఎంత అవుతుంది ఎనిమిది మంది వెళ్ళి ట్రావెలింగ్ చేసే వెహికల్కి ఎంత అవుతుంది కొంచెం మాకు ఈ డీటైల్స్ మాకు తెలియజేయగలరు అమౌంట్ కూడా ఎంత అనేది మాకు ఆ చిన్న దానికి ఎంత పెద్ద దానికి ఎంత అనేది కూడా మాకు అమౌంట్ ఎంత అవుతుంది అనేది కూడా తెలియ చేయండి